కొత్తగా ఇల్లు కట్టిన తర్వాత నేను హాల్లోకి బెడ్రూమ్లోకి కిచెన్ బ్యాక్ సైడ్ అదేవిధంగా సెకండ్ ఫ్లోర్లోని థియేటర్లోకి హాల్లోకి బెడ్రూమ్లోకి కూడా నేను సోఫాలు చైర్స్ని ఎక్కువగా తీసుకున్నాను అయితే చాలా ఖరీదైనవి తీసుకున్నాను కానీ వీటికి వాళ్ళు వన్ ఇయర్ వారెంటీ ఇచ్చారు ఏదైనా సరే వచ్చి మళ్ళీ స్టిచ్చింగ్ చేసి ఇస్తామని కానీ ఇందులో స్పాంజ్ అనేది లోకల్ బ్రాండెడ్ వాడేశారు అసలేమీ బాగాలేదు ఇది చాలా చెత్తగా ఉంది నిజానికి తెచ్చిన త్రీ మంత్స్కే ఇది పైన లెదర్ క్లాత్ అనేది దెబ్బ తినేసింది నేను సర్వీసింగ్ సెంటర్కి కాల్ చేశాను కానీ వాళ్ళు రాలేదు మళ్ళీ దీన్ని నేను పట్టుకుని వెళ్ళడం జరిగింది క్వాలిటీ అయితే ఏం బాలేదు కలర్స్ షేడ్ అయిపోయింది డబ్బులు కూడా చాలా ఎక్కువగా చెప్తున్నారు నాకైతే ఇది అస్సలు నచ్చలేదు ముఖ్యంగా ఈ నెగిటివ్ ఈ ప్రోడక్ట్ అనేది ఏమి బాగోలేదు బాగోలేకపోవడం వలన నేను మొత్తం కూడా రీసేల్కి పెట్టేశాను ఇది వాడటం కూడా మానేశాను